నేను రెండు మూడు సార్లు అయితే స్వయంగా చంద్రగ్రహణము అయితే నేను చూడ్డం జరిగింది అండి కానీ నేను ఒక చిన్నప్పుడు ఎనిమిదో తరగతో తొమ్మిదో తరగతో చదువుతున్నప్పుడు అయితే ఒకసారి అయితే నేను ఈ తోక చుక్కను అయితే వంటి సంబంధమైన విషయాలు చూసారా అంటే ఒక్కసారి చూసాను అండి తోక చుక్క అది చాలా కనులకు విందుగా అనిపించింది దానిలో మీకు ఆకర్షించిన విషయము ఏంటి అంటే అండి ఆ విషయము ఏంటో నేను చెప్పలేను కానీ ఆకాశానికి సంబంధించిన ఏ వింతైనా సరే నన్ను వెంటనే ఆకర్షించుకుంటుంది అండి